హలో చెప్పండి ఎవరండి ఏ పర్పస్ కోసమండి

ఏంటండి షెడ వేసుకోడానికా అంటే షెడ్ వేస్కోడానికా లేదంటే ఏదైనా క్రాప్ ఎరువుకా

హా ఆహా ఓకే ఓకే ఎన్నండి పది ఎకరాలు కావాలా టెన్ ఎకర్స్ ఓకే సార్ ఓకే అండి టెన్ ఎకర్స్ అయితే మేము ఇస్తామండి మాకు అగ్రీమెంట్ ఇలా పంపిస్తారా అంటే అగ్రిమెంట్ పర్పస్ అయితే నేను చెప్తాను అంటే టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ ఏంటంటే మాకు వన్ ఏకర్ వచ్చి ఒక టెన్ లాక్స్ ఉంటుందండి అర్థమైందా వన్ ఎకర్ వచ్చి టెన్ ల్యాక్స్ ఉంటుందండి టెన్ ఎకర్స్ వచ్చి వన్ క్రోర్ ఉంటుంది సారు దానికి అగ్రిమెంట్ కూడా మేము ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకుంటాం ఆ ఫైవ్ ఇయిర్స్ అగ్రీమెంట్ మీకు ఓకే అంటేనే మెం ఆ లాండని మీకు ఇవ్వగలం

అంతే అంటే చెప్తున్నాను కదా సార్ ఫైవ్ ఇయర్స్ అగ్రీమెంట్లో మీ సంతకాలు ఉండాలి దాానికి నామినీ సంతకాలు ఉండాలి ఓకేనా ఆ ల్యాండ్లో కూడా మేము ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఒకసారీ దాని మెయింటనెన్స్ కూడా మీరే చూస్కోవాలండి అంటే ఏం లేదు ల్యాండ్ తీసుకున్న తర్వాత ఎట్లా పడితే అట్లా వాడడానికి కాదు

ఆ ఓకే సార్ ఓకే థ్యాంక్యూ ఓకే థాంక్యూ